మ్యాడమ్ నమస్తే మ్యాడమ్ మ్యాడమ్ మీ దగ్గర కొబ్బరికాయ తోట ఉంది అంట కదా మ్యాడమ్ మ్యాడమ్ నూనె రెండు డబ్బాలు కావాలి కొబ్బరి నూనె రెండు డబ్బాలు కావాలి కొబ్బరికాయలు కూడా వెయ్యి కొబ్బరికాయలు కావాలి మ్యాడమ్ దావత్ ఉన్నది ఇంటికాడ రేపు వస్తర్రు మా సాయంత్రం వాళ్ళు

సరే మ్యాడమ్ ఇవి ఏమంటారు అవి ఎర్రవి ఎర్ర కొబ్బరికాయలు ఉన్నాయా గిట్ల ఉంటాయి చూడు ఆరెంజ్ కలర్ తీసుకుపోతాం కానీ ఒకటి ఎంత పడుతుంది ఒకటి పదివేలు ఏంది అది మ్యాడమ్ ఒక కొబ్బరికాయ

వద్దు మ్యాడమ్ అయితే మాకు ఒకటి ఒక ఒక కొబ్బరికాయ పదివేల మ్యాడమ్ అరవై రూపాయాల కొబ్బరికాయ పదివేలకు అమ్ముతారా హలో మ్యాడమ్ మ్యాడమ్ రేపు సాయంత్రం వస్తాను మ్యాడమ్ ఈ నెంబర్కువద్దు నేను ఒక ఇంకొక నెంబర్ చెప్తాను మీకు ఆ నెంబర్కు సరే మ్యాడమ్